ప్రైవేటు ఆరోగ్య కేంద్రాలు ఆరోగ్య సంరక్షణకు బదులు లాభం కోసం ప్రయత్నిస్తున్నాయని బయట చెబుతున్నారు కానీ మా ప్రాంతంలో మాత్రం ప్రైవేటు హాస్పిటల్లో మమ్మల్ని ఆరోగ్యవంతంగా చేసేటట్లు చూస్తున్నారు లాభం కోసం ఆశించట్లేదు మా ఆరోగ్యం మెరుగుపరచడానికి మా ప్రాంతంలో ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న డాక్టర్లు మమ్మల్ని ఆరోగ్యంగా మెరుగుపరుస్తున్నారు మా ప్రాంతంలో లాభం కోసం ఆశించట్లేదు మా ప్రాంతంలో అందరిని ఆరోగ్యంగా ఉన్నట్లు చూస్తున్నారు మా ప్రాంతంలో అలాంటివి ఏమి జరగట్లేదు మా ప్రాంత ఆసుపత్రులలో ఆరోగ్య సేవలు బాగానే ఉన్నాయి